మేము వంటకు అత్యవసరగా యంత్ర సాధనాలను వాడుకుంటాము అంటే మిక్సీ ఒకటి మిక్సీ ఎమర్జెన్సీగా ఏదైనా కొబ్బరి ఏమంటారు కొబ్బరి మిక్సీ పట్టుకోవడానికి పల్లీలు మిక్సీ పట్టుకోవడానికి సడన్గా అత్యవసరంగా వాడుకుంటాము దాన్ని ఇంకొకటి దాంట్లోనే కొబ్బరి చిలికేదని ఉంటుంది ఒకటి గీసెన అంటారు దాన్ని దాంతో అది కూడా వాడుకుంటాము ఎమర్జెన్సీకి మిక్సీ లేకపోతే కొబ్బెర గీసెన అనేది వాడతాము మిక్సీ కొబ్బరి గీసెన ఇంకా చాలా ఏమంటారు పనిముట్లుగా భావించడానికి అని అంటే పెరుగు చిలికేది అని పప్పుగుత్తి వంట చేయడానికి బగోని అయినా కావాలి కంపల్సరిగా అన్నం వండాలంటే బగోని కావాలి కర్రీస్ చేయడానికి బేసిన్ లాగా కావాలి కంపల్సరిగా డిష్ డిష్లో చేసేవాళ్ళు డిష్లో చేస్తారు బేసిన్లో దాంట్లో చేసేవాళ్ళు బేసిన్లో దాంట్లో చేస్తారు వాటికి పైనకి మూత గంటె కావాలి చాలానే చేస్తారు అలా చాలానే అవసరం పడతాయి వాటర్ తీసుకోవడానికి చెంబు గానీ గ్లాస్ గానీ వంట చేయడానికి పనిముట్లు ఒకటి ఇది అని చెప్పలేము చాలా ఉంటాయి రైస్ వండటం అంటే రైస్ వండటానికి బగోని కావాలి దాని రైస్ కడగడానికి వాటర్ యూజ్ చేస్తాము గంటె కావాలి సాల్ట్ కావాలి ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటాము ఏదేది వస్తువు నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు కదా అన్నీ చేస్తుంటాము అత్యవసర వస్తువు అంటే కంపల్సరీగా మిక్సీ అది ఎనీ టైం యూజ్ చేయలేము అత్యవసరంకి ఉంటేనే యూజ్ చేయగలుగుతాము పనిముట్లు అయితే డైలీ యూజ్ చేస్తాము కర్రీ చేయడానికి ఇంకా చారు అది ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేయడానికి కొబ్బరి తురుమే దానితోని కొబ్బరి స్వీట్ చేసుకోవచ్చు మంచిగా కొబ్బరి తురుముకొని మిక్సీ ఉంటే చాలామంది చట్నీస్ అవి ఇవి గ్రైండ్ చేసుకుంటారు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది కిచెన్ వంట చేయడానికి ఎమర్జెన్సీగా మిక్సీ పప్పు చిలికేది పప్పుకు కుక్కర్ కావాలి కంపల్సరీగా పప్పు ఉడకబట్టాక రుబ్బడానికి పప్పుగుత్తి కావాలి పప్పుగుత్తి ఉన్నవాళ్ళు పప్పుగుత్తి యూజ్ చేస్తారు లేకపోతే నార్మల్గా ప్రెస్ చేసేది ఉంటుంది పప్పుది మనకు షాపుల్లో అడిగితే కంపల్సరీగా దొరుకుతుంది ప్రెస్ది తీసుకున్నాను అనుకో వాళ్ళు ప్రెజ్ చేసుకోవచ్చు నార్మల్గా ఇట్లా ప్రెస్ చేస్తే మొత్తం ఇది అయిపోతుంది అది సన్నగా మెత్తగా అయిపోతుంది పెరుగు చిలికేది కూడా చాలా యూజ్ఫుల్గానే ఉంటుంది మంచిగా స్మూత్గా పెరుగు అవుతుంది మజ్జిక లాంటివి అలా చేసుకోవచ్చు దానితోటి రెండు చేతుల అవి దగ్గర పెట్టుకొని ఇట్లా చిలికినట్టు చేసి బాగుంటుంది చిలుకగానే చిలుకగానే మంచిగా పెరుగు మజ్జిక లాగా చేసుకోవచ్చు మనం చాలా మిక్సీ అయితే అన్నింటి గురించి యూజ్ చేయవచ్చు మంచిగా జ్యూస్లు చేసుకోవడానికి ప్రతీదానికి యూజ్ చేయవచ్చు కిచెన్లో కానీ ఎనీ టైం యూజ్ చేయలేము అవసరాన్ని బట్టే యూజ్ చేస్తాము ఎమర్జెన్సీకి మాత్రమే మిక్స్ యూజ్ చేస్తాము పెరుగు చిలికేది కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లా యూజ్ చేస్తూ ఉంటాము పప్పుగుత్తి కూడా మనం వీక్లీ వన్ టైం పప్పు చేసుకుంటే వన్ టైం టు టైమ్స్ పప్పు చేసుకుంటే టు టైం అలానే యూజ్ చేస్తాము నార్మల్గా వెజిటేబుల్స్ తీసుకుంటాము కర్రీస్ చేస్తాము బగోనీలో కానీ డిష్లో కానీ ప్యాన్లో కానీ కొందరు కుండా అంటరు ఇంకా చాలామంది చాలా రకాలుగానే అంటారు అలాంటి వస్తువులు యూజ్ చేస్తాము మనం వంట చేయాలంటే కంపల్సరిగా మన దగ్గర ఎప్పుడూ వంట అంటే రైస్ వండటం కుకింగ్ ఫస్ట్ వంట అంటేనే కుకింగ్ లాంటిది అన్ని ఉడకపెట్టాకనే దాన్ని కుకింగ్ అంటాము మనం వంట రెడీ అంటాము ఉడకబెట్టడానికి కంపల్సరిగా గ్యాస్ పొయ్యి ఉండాలి గ్యాస్ అయినా ఉండాలి కట్టెల పొయ్యి అయినా ఉండాలి కట్టెల పొయ్యి మీద ఉన్నవాళ్ళు కట్టెల పొయ్యి మీదనే చేస్తారు గ్యాస్ పొయ్యి ఉన్నవాళ్ళు గ్యాస్ పొయ్యి పైన చేస్తారు వంటకు కంపల్సరిగా కావాల్సింది అత్యవసరం గ్యాస్ పొయ్యి కట్టెల పొయ్యి మీద చేసేవాళ్ళకు కట్టెల పొయ్యి కంపల్సరిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రైస్ ఉండాలి మన దగ్గర అన్నం వండాలి అంటే రైస్ ఉండాలి కర్రీస్ చేయాలా ఏమైనా కర్రీ అంటే కర్రీ చేద్దామనుకుంటే కర్రీస్ ఉండాలి వంకాయ చేద్దామని అనుకుంటే వంకాయకు సంబంధించిన ఐటమ్స్ ఉండాలి ఆలు చేద్దామని అనుకుంటే ఆలుకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉంటాయి కదా కావాలి కంపల్సరీగా కంపల్సరీగా అంటే ఉన్నాయి చేసుకోవచ్చు కాకపోతే చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు కదా కావాలి కంపల్సరీ అంటే యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే నార్మల్గా ఆలు ఆనియను అండ్ టమాటో అవి వేసి అవి కూడా చేసుకుంటారు చాలా మంది ఆలు కర్రీ మంచిగా మంచిగా కావాలి అనుకుంటే మిక్సీ యూజ్ చేస్తారు సాల్ట్ మసాలాలు కానీ ఏదైనా గ్రైండ్ చేసి కంపల్సరీగా వేయాలి బాగుంటుంది కర్రీ చేస్తే అని అనుకునే వాళ్ళు మిక్సీ యూజ్ చేసుకొని దంచి వేస్తారు కొందరు రోళ్ళు యూజ్ చేస్తారు మిక్సీ లేనివాళ్ళు రోళ్ళలో యూజ్ చేస్తారు